డ్రైవర్ గారండీ మీరసలు మాస్క్ వేసుకోలేదేంటండి శానిటైజర్ కూడా చేసుకోలేదు మరి మీది ప్యాసెంజర్ వెహికల్ కదా మేమందరం చాలా మంది పాసెంజర్స్ మేమందరమూ మీ వెహికలు ఎక్కుతాము కదా మరి మీరు మాస్క్ వేసుకోవాలి ప్రతీ ఒక ఎక్కుతున్న ప్రతీ ఒక్కరికి శానిటైజర్ ఇవ్వాలి సీట్లు కూడా బాగాలేదు మీరైతే క్లీన్ చేయలేదు మొత్తం లోన వెహికలంతా శానిటైజ్ చేసుకోవాలి ఎందుకంటే కోవిడ్ వల్ల చాలా మంది ఇప్పుడు బాధ పడుతున్నారు కదా మన కోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే ఎలాగ మీరిలా చేస్తే నేను ట్రావెల్ ఏజెన్సీకి మిమ్మ గురించి కంప్లయింట్ ఇవ్వాల్సొస్తుంది అందుకే అపరిశుభ్రంగా ఉన్నాయి మొత్తం ముందీ ట్యాక్సీని మొత్తం వెహికల్ మొత్తం క్లీన్ చేయించుకొని శానిటైజర్ చెయ్యండి మీరు శుభ్రంగా ఉండం వల్ల అందరూ అందరికీ ఆరోగ్యాలు బాగుంటాయి ఎందుకంటే మీరు ప్యాసెంజర్స్ని తీసుకుని వెళ్తారు ఇప్పుడు మన పల్నాడు జిల్లాలో చాలా కేసులు నమోదయిపోయినాయి కోవిడు ఏ నిమిషంకి ఎలా ఉంటారో ఎవరం చెప్పలేము సో మీరు మాస్క్ వేసుకోవాలి శానిటైజ్ చేసుకోవాలి ఎక్కుతున్న ప్యాసెంజర్ కూడా మీరు మాస్క్ వేసుకోమని చెప్పండి ఇంకా వాళ్ళని శానిటైజర్ కూడా చేసుకోమని చెప్పండి ఎవరైనా మాస్క్ పెట్టుకొనే శానిటై శానిటైజర్ చేసుకుంటేనే వాళ్ళని వెహికల్ ఎక్కించుకోండి దీనివల్ల వాళ్లకి ప్రాబ్లెమ్ ఉండదు మీకు ప్రాబ్లెమ్ ఉండదు ఎందుకంటే ఇప్పుడు చాలా కేసులున్నాయి సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడనుంచి సినిమా సినిమా రోడ్ నుంచి గాంధీ నగర్ వెళ్తున్నాము ఈ దారిలో మరి ఎంతమందికి ఏ ఏమి కోవిడ్ వచ్చిందో ఏ రోగం మనకైతే తెలీదు అది గాల్లో స్ప్రెడ్ అయిపోతుంది కదా సో మన జాగ్రత్తలో మనముంటే మంచిది సో అది చెప్తున్నాను ఇంకెప్పుడు మీరిలా చేయకండి ఇంకోక్కసారి కాని మీరిలా రిపీట్ చేస్తే కనుక నేను ట్రావెల్ ఏజెన్సీకి కంప్లయింట్ చెయ్యాల్సి వస్తుంది ఈ సారినుంచైనా మీరు అందరికోసం బాధ్యతగా బాధ్యతగల ఒక డ్రైవర్గా మీరు ముందు మాస్క్ పెట్టుకొని శానిటైజర్ చేసుకొని అన్నీ నీట్గా ఉంచుకొని ప్యాసెంజర్స్ కూడా ఎక్కించుకోండి వాళ్లక్కూడా చెప్పండి మరీ మరీ ఇది మనందరి క్షేమం కోసం మనందరూ బాగుండడం కోసమే ప్రభుత్వమనేది మనకి ప్రతి ఒక్కర్ని మాస్క్ వేసుకోమని శానిటైజ్ చేసుకోమని చెప్తున్నారు ఇది మీరు కొంచెం గుర్తించి గమనిస్తే చాలు